చికెన్ కడిగి పక్కకు పెట్టి తడి లేకుండా చేసి ఉప్పు కారం పసుపు కలిపి దాన్ని నూనెలో ఆయిల్లో వేపి మంచిగా వేపి పక్కకు పెట్టుకోని తింటే పదిహేను రోజులు కానీ నెల రోజులు కానీ అది మంచిగానే ఉంటుంది అలానే ఫిష్ కూడా అలానే తడి లేకుండా కలిపి ఆయిల్లో ఫస్ట్ పూరీలా వేపి పక్కకు పెట్టి మళ్ళీ తర్వాత మనం పచ్చళ్ళు మామిడికాయ పచ్చడి అలా ఇలా పెట్టుకున్నట్టు ఇది కూడా మళ్ళీ అలానే పోపు పోపు వేసి కారపు పొడి వేసి చల్లారాకా మళ్ళీ వేపిన ముక్కలు కూడా మళ్ళీ వేపి కలిపి పెడితే అది కూడా పచ్చడి నెల రోజులు కానీ బాగానే ఉంటుంది ఉచిత పశువులు ఊళ్ళళ్ళో ఇంటికి ఒకటి బర్రెలు ఉంటాయి గొర్లు వచ్చాయి ఫస్టుల గొర్రెలు కూడా కుల వృత్తి రకంగా గొర్లను తీసుకోని అలా కూడా కొంతమంది ఊర్లళ్ళో వాళ్ళు బాగా డెవలమెంట్ అయ్యారు అప్పుడు వచ్చాయి గొర్లు వచ్చాయి మేక బర్రెలు బర్రెలు కూడా వచ్చాయి ఇంటికి ఒకటి అలా తీసుకోని ఎవరి శక్తి ఉన్నంత వాళ్ళు పని చేసుకోని వాటిని కుటుంబాన్ని పోషించుకొని కష్టపడి బతికే వాళ్ళు చాలా మంది ఊళ్ళళ్ళో ఉన్నారు